అవును ఆడపిల్లలకు చదువు ఇంపార్టెంటు ఎందుకంటే అప్పుడు ఆడపిల్లకు చదివించాలంటే చాలామంది ముందుకు రాకుండా ఉండేవి కదా ఇప్పుడు అలాంటి సందర్భాలు ఏం లేవు అందరూ సమానంగా చూస్తున్నారు కో ఎడ్యుకేషన్లని అన్ని బాగానే ఉంటున్నాయి ఆడపిల్లకు ఎందుకు స్కీమ్ పెట్టారు అంటే కొంచెం లాంగ్ అప్పుడు మన ప్రాంతంలో కొంత బయటిక బయటి అక్కడ ఎక్కువ స్టడీ ఉండేది అప్పుడు నడిచివెళ్ళి నడిచి రావడం ఇబ్బందవుతుందని సైకిల్ లాంటి పథకాలు పెట్టేవాళ్ళు వచ్చాయి మాకు అలాంటి పథకాలు కూడా నడిచివెళ్ళి నడిచి చూడానికి బాయ్స్ కాడ లేడీస్కి చాలా ఇబ్బంది పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు కొంతమంది నడిచి వెళ్ళలేక చదివిపి చదివిపిన పేరెంట్స్ కూడా ఉన్నారు అలాంటప్పుడు మాకు ఇక్కడ సైకిల్స్ వచ్చాయి ల్యాప్టాప్లు

సైకిల్ ఇవ్వడం అంటే దగ్గరగా ఉన్నవాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు అట్లాంటిదా ఇచ్చినప్పుడు కొంచెం మన ప్రభుత్వం ఇలా ముందుకు తీసుకెళ్ళనికి ఇలాంటి స్కీంలు పెడుతున్నారు మేం చదివిపిస్తే మన పేరెంట్స్ కూడా దీనిద్వారా ముందుకు రావడం జరిగింది అలాంటి సందర్భాలు ద్వారా కొన్ని కొన్ని పథకాలు చేస్తుంటే పేరెంట్స్కి కూడా తెలుస్తూ ఉంటాయి అది అక్కడనే పెడుతున్నారు కదా మనకేంటి మనం కూడా పంపించాలని ఇంట్రెస్ట్ వాళ్ళక్కూడా వస్తుంది అలాంటి స్కీం ద్వారానే చాలామంది ఈ స్కీంలు గాదు కొంత కొంతమంది ద్వారా తెలుసుకోవడం ఆడపిల్లకు జాబ్సస్ ఉండేవాళ్ళను చూసి వీళ్ళు వీళ్ళను చూసి వాళ్ళు అట్లా పంపించడం జరిగింది